నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను ఏమి ఉద్యోగం అన్నట్లైతే సాఫ్ట్వేర్ రంగంలో నేను ఐటి ఎంప్లాయిగా ఉద్యోగం చేస్తున్నాను నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నా కోడింగ్ లాంగ్వేజ్ అన్నా చాలా ఇష్టం కావున నేను సాఫ్ట్వేర్ రంగాన్ని చూస్ చేస్కున్నాను సాఫ్ట్వేర్ రంగంలో నాకు నచ్చినట్లు నేను అన్ని ప్రోగ్రామింగ్స్ కోడింగ్స్ రాయటం మరియు ప్రొజెక్టు చేయటం వలన నాకు అనతి కాలంలోనే మంచి పేరొచ్చింది సో నాకు ఇంకా చదువు గురించి చెప్పాలంటే నా చదువు అయి అయిపోయింది కావున చదువు గురించి చెప్పడానికి ఏమిలేదు ప్రస్తుతానికి నేను ఉద్యోగం చేస్తున్నాను కావున నా ఉద్యోగం గురించి నేను చెప్తాను నా ఉద్యోగమంటే నాకు చాలా ఇష్టం నా ఉద్యోగం చేసే స్థలంలో నేను ఎలాంటి భయాందోళనలకు లోనవకుండా ఫ్రీగా నా